నాకు ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే ఇలా ఇతరులతో మాట్లాడటం లేకపోయిన ఏదైన మంచిగా ఏదైన చేసేటప్పుడు ఏదైన నేను చదువుకునే విషయంలో సాధించేటప్పుడు నా కుటుంబ సభ్యులు ఎక్కడికైన బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైన నాతో ఎక్కువ మాట్లాడేటప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నా స్నేహితులతో కలిసి నేను ఆడుకునేటప్పుడు నా స్నేహితులతో నేను స్కూల్కి అనగా బడికి అనగా కళాశాలకు ఇంకా పాఠశాలకు వెళ్ళేటప్పుడు లేకపోయిన నా స్నేహితులతో కలిసి నేను అలాగే ఎక్కడికైన బయటికి అలా చిన్న ట్రిప్ గట్ల వెళ్ళేటప్పుడు నేను మంచిగా చదువుకున్నప్పుడు నాకు ఏమన్న మంచిగా చదువుకున్నప్పుడు పనిగా ఏదన్న జరిగేటప్పుడు నేను అనుకున్న జరిగేటప్పుడు నాకు ఏమైన కోరికలు ఉన్నాయి అవి తీర్చేటప్పుడు అలాంటప్పుడు నాకు సంతోషాన్ని ఎక్కువ కలిగిస్తు ఉంటుంది ఆ సంతోషాన్ని నేను ఎలాగ అని నేను మాటలలో చెప్పలేను అది చాలా రకరకాలుగా అనిపిస్తుంది నాకు ఆ సంతోషాన్ని తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ విధంగా సంతోషం అన్నది అందిస్తు ఉంటుంది